గత సంవత్సరం మే నెలలో మేము జమ్మూ కాశ్మీర్ విహారయాత్రకు వెళ్ళాము రైల్ బండిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి జమ్మూ కాశ్మీర్లో ఉన్న కాట్రా స్టేషన్ వరకు రైల్ ప్రయాణం ఒక రెండు రోజులుగా జరిగే ఉంది రెండు రోజుల తరువాత మేము కాట్రా జంక్షన్లో దిగి అక్కడ నుండి దాదాపు పదిహేను నుండి ఇరవై కిలోమీటర్లో దూరంలో ఉన్న వైష్ణవి దేవి ధాంకు చేరుకున్నాము అక్కడున్న లోకల్ ఆర్టీసీ బస్సెస్ చాలా బాగుండే వైష్ణవి దేవి ధాం చేరుకున్నాక మాతా శ్రీ వైష్ణవి దేవి దేవాలయానికి వెళ్ళడానికి దాదాపు ఇరవై మూడు కిలోమీటర్లు చుట్టూ కొండల మధ్యలో నడుచుకు నడుస్తూ వెళ్ళవలసి వచ్చింది చుట్టూ పచ్చని అడవి పొగ మంచుతో చుట్టుకున్న చల్లని మంచు అద్భుతంగా ఉండే కొండల మధ్యలో కొన్ని జలపాతాలు కూడా ఉండే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చుట్టూ నాలుగు కొండలను దాటుకొని అమ్మ వారిని చూడడానికి మేము వెళ్ళాము దాదాపు ఉదయం పన్నెండు గంటలకు మేము మొదలయ్యాము కొండ చివర అంచుగా చేరుకునే వరకు దాదాపు రాత్రి తొమ్మిది గంటలకు చేరుకుండే తొమ్మిది గంటలకు మాతా రాణి దర్శనం అయ్యాకా అక్కడున్న గుడిసెల్లో మేము అండ్ రాత్రిని గడిపాము చాలా అద్భుతంగా ఆ రాత్రి మాకు గడిచింది కుటుంబ సభ్యులం అందరం కలిసి వెళ్ళి వెళ్ళినందుకు అన్నదమ్ములము అక్క చెల్లెళ్ళము ఆ రాత్రి పొగమంచులో చుట్టుకొని అద్భుతంగా ఆనందించిండే అద్భుతమైన మంచును చూస్తూ కొండల పైన ఉండి ఆ కొండల పైన ఉన్న ఆకాశంలో అద్భుతమైన తారలను చూస్తూ ఆ రాత్రి గడిపిండే అక్కడ చాలా చలిగా ఉన్నందుకు మేము పొగ మంచు కా కాచుకుండే పొగ మంచు కోసం కర్రలను సేదరించడంలో నా అన్నదమ్ములు నేను మొత్తం చుట్టూ ఉన్న ప్రదేశం అడివి లాంటి ఉన్న ప్రదేశంలో అద్భుతంగా వెల్లిండే చీకటైన మాకు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా వెళ్ళి చిన్న చిన్న కర్రలను ఏరుకొనొచ్చి మా అక్కాచెల్లిల్లతో పాటు మేము అద్భుతమైన చలి కాపరిని కా కాపుకున్నాం ఆ తరువాత గుడి సందర్భంలో చ మంచి వెచ్చటి దుప్పటలు పంచి ఉండే ఆ దుప్పటల కోసం అందరం లైన్లోనే నించోని ఆ దుప్పటలు స్వీకరించి మళ్ళీ తిరిగి గూడాచారీకి వొచ్చి అందరం మా తెచ్చుకున్న తినే తినే పదార్ధలముతో కలిపి తిని అద్భుతంగా ఆ రాత్రి మాకు గడిచిండే ఆ తరువాత ఆ కొండ చివరి భాగం నుండి ఇంకొక కొండ పైకి వీరభద్ర స్వామి దేవాలయం ఉండే మరుసటి రోజున ఆ కొండల మధ్యలో నడుస్తూ అద్భుతమైన మంచు ప్రదేశాలను చూస్తూ కాశ్మీర్లో ఉన్న ఆ మంచుని ఆశ్వాదిస్తూ మేం పాటలు పెట్టుకోని మరీ వెళ్ళిండే అక్కడికి వెళ్ళాక గుడి చాలా చిన్నగా ఉండే కానీ గుడి ప్రదేశం మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎందుకో మాకు మా అందరికి చాలా నచ్చింది అక్కడి నుండి మా తెచ్చుకున్న మొబైల్ మొబైల్ ఫోన్స్ నుండి ఫోటోస్ దిగలేక ఆగలేకపోయాం దబ్బు దబ్బున దేవా గుడిలో దర్శనం చేసుకొని తిరిగి వచ్చేవాళ్ళం వొచ్చి దాదాపు మూడు నుండి నాలుగు గంటల వరకు ఫోటోలు చిత్ర పటాకాలు తీసుకుంటూ అద్భుతంగా ఉండే

ఆల్రడీ అందరూ ముందే వొచ్చి తీసుకున్నారు అందుకే మేము మళ్ళీ గూడాచారాలు వేసుకోవాల్సి వచ్చింది ఆ తరువాత మేమక్కడ తినే పదార్థాలను సేకరించుకోని ఆ రాత్రి మళ్ళీ అదే కొండమీద కాపుసుకుండే చల్లని అడవి పచ్చని ఆకుల మధ్యల చిమ్మాటి చీకట్లో మేము మళ్ళీ తిరిగి మా యొక అందమైన జర్నీని మొదలుపెట్టాం ఆ రాత్రి పిల్లలందరూ కలిసి రాత్రి చాలా బాగా ఆడుకున్నారు మాలో అందరమూ అక్కచెల్లెళ్ళం అన్నదమ్ముళ్ళం అందరమూ కలిసి ఒక పదిహేను మంది దాకా ఉండే ఆ పదిహేను మంది రెండు టీములుగా విడిపోయి అంతాక్షరి పాటల ప్రోగ్రాంని పెట్టుకున్నాం ఆ తరువాత ధమ్షర్ఆర్ట్స్ వినోక వినోద కార్యక్రమాన్ని కృ ఆడుకుండే ఈ రెండు కార్యక్రమాలు అయిపోయాక అందరము కలిసి ఆ చెట్టు క్రింద కారల మధ్యలో కుర్చోని భోజనం చేసుండే ఆ తరువాత మేమందరము అలా వాకింగ్ నడుచుకుంటూ కొండ చుట్టూ తిరిగిండే ఆ తరువాత చాలా చీకటి అవ్వడంతో మేము తిరిగి మా గూడాచారాలకు చేరుకోని అందరితో కలిసి కూర్చుండే ఆ తరువాత మేము అక్కడనుండి కిందకి దిగాము దాదాపు మళ్ళీ ఇరవై నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ అందరము కలిసి కిందకి దిగి కిందనుండి మళ్ళీ అక్కడ దగ్గరలో ఉన్న శ్రీనగర్లోకి వెళ్ళుండే అక్కడ నుండి గుర్గాన్కి వెళ్ళుండే అక్కడ చాలా మంచు కప్పిన ప్రదేశాలు చాలా బాగా ఉండే అక్కడ మేము అద్భుతంగా మంచు ఆటలు ఆడుకున్నాం స్పైడర్ గ్లైడింగ్ లాంటి ఆటలు స్నో వల్డ్ ఆటల లాంటివి ఆడుకున్నాం మంచుతో ఒకరిని ఒకరు కొట్టుకొని